భారతదేశంలో సాంప్రదాయ ఆటలు మరియు నా ప్రాంతంలో ఆడే ఆటలు ప్రాముఖ్యత మన దేశంలో ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన ఆటలుంటాయి ఇవి మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ఆటలే కాకుండా మానసిక మరియు శారీరిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలుచేస్తాయి నా ప్రాంతంలో అలాగే మన రాష్ట్రంలో మరియు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆడే కొన్ని ముఖ్యమైన సంప్రదాయ ఆటల గురించి వివరంగా చె చెప్తాను నా ప్రాంతంలో ఆడే ఆటలు ఏంటంటే నా ప్రాంతంలో చిన్నప్పుడు మేము ఆడే అనేక ఆటలు ఉన్నాయి వాటిలో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ప్రాచుర్యంలో ఉన్నాయి కబడ్డీ ఇది టీం వర్క్ సామర్థక శారీరక నైపుణ్యాలకును పెంపొందించే ఆట ఇద్దరు జట్లు పోటీ పడతాయి ఓ ఆటగాడు ప్రత్యేకత జుట్టువైపు వెళ్ళి వారిని తాకి తిరిగి రావడం ఈ ఆటలో ప్రా ప్రధాన ఉద్దేశం ఖోఖో స్కూల్ స్థాయిలో ఈ ఆట బాగా ప్రాచుర్యం పం పొందింది ఇది వేగం పెంచే ఆట గల్లీదండ క్రికెట్కు సోదర ఆటగా చెప్పుకోవచ్చు దానిలో ఈ చిన్న దండను బలంగా కొట్టి దూరం పంపించాలి ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొందరు ఆడతారు రాష్ట్రంలో ప్రాధాన్యమైన ఉన్న ఆటలు ఏంటంటే కబడ్డీ మరియు ఖోఖో బుల్లెట్ బండి రేస్ చెస్ వాలీబాల్ పల్లెటూరులో గుడి ప్రాంగాలో లేదా బహిరంగ మైదానాల్లో ఎక్కువగా ఆడే ఆట